మేము పెళ్ళిళ్ళలాంటి పెద్ద కార్యక్రమాలకు మేము పరిమాణాలను నీళ్లు ఎలా ఏర్పాటు చేసుకుంటాం అంటే మేము వీధి చివర ఉన్న నీళ్ల ట్యాంక్కి సరఫరా చేసే ఒక వ్యకితో మాట్లాడి మేము మా పెళ్లి లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళతో నీళ్ల కాంట్రాక్టు ఇప్పించుకుంటాము వాళ్ళు సరఫరా చేస్తారు వాళ్ళు మేము ఎప్పుడు ఎప్పుడు అయితే ఏ ఏ తేదీకి ఎన్ని లీటర్ల నీళ్లు ఎన్ని డబ్బాల నీళ్లు అయితే కావాలని వాళ్ళకి ఆర్డర్ చెప్తామొ వాళ్ళు మా ఇంటికి సరఫరా చేస్తారు మేము పెళ్లిళ్లు లాంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా మేము పబ్లిక్ సరఫరా నుంచి వచ్చే మంచి నీటి సరఫరాని మేము ఇంట్లో ఎల్లప్పుడూ ఉంచుకుంటాము ఆ నీళ్ళ సరఫరా అనేది మాకు చాలా ముఖ్యమైనది మేము ఆ నీళ్లు దాచి ఉంచి మా కుటుంబసభ్యులు మరియు మా మా కుటుంబసభ్యులు ఇం ఇంకా బంధువులు ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి నీళ్లలోటు లేకుండా మేము వాటిని దాచి ఉంచుతాము ఆ నీళ్లు ఏవెవైతే ఉన్నాయో నీళ్లు ఇంకా ఆహారానికి వాడుతాము మంచి నీళ్లు సరఫరా అనేది మనకి ఎంతో అవసరం మన బంధువులకు మనకు ఎసువం ఎలాంటి లోటు లేకుండా మనము దానిని ఉపయోగించుకోవాలి మంచి నీళ్ల సరఫరా అనేది మనకు చాలా ముఖ్యమైనది మనం ఆ మంచి నీళ్లను ఎంత మంచిగా వాడుకుంటే అంత మంచిగా మనకి ఉపయోగిస్తు ఉపయోగపడుతుంది ఆ మంచి నీళ్లు మనము ఎలా అయితే వాడుకుంటామో అది మన బాధ్యతపై ఉంటుంది మన బాధ్యత అనేది మనకి చాలా అనుకూలంగా ఉంటుంది మన బాధ్యత ఎల్లప్పుడూ మనం తీర్చుకోవాలి మనం నీళ్లు ఎవరైతే పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిపేటప్పుడు వాళ్ళతో నీల కాంట్రాక్టు మాట్లాడి వాళ్ళు నీళ్లు సరఫరా చేసేలా చూస్తాము ఆ నీళ్లు అనేవి మనకి చాలా ముఖ్యమైనది ఎక్ ఎక్కువ ధరలో మేము నీళ్లు కొనుగోలు చేసి నీళ్లు బంధువులకి ఎటువంటి లోటు లేకుండా నీళ్లను ఇస్తాము బంధువులందరికీ ఎవరెవరు అయితే వస్తారో వాళ్ళకి దాహం లేకుండా తీరుస్తాము వాళ్ళు వ నీటి సరఫరాని పూర్తి చేసి వాళ్ళ దగ్గర ఉంచుతారు నీళ్లు అనేది మనకి చాలా ఇంమ్ చాలా ముఖ్యమైనది ఏర్పాటు చేయడం అనేది మన బాధ్యత మనం నేమో సుమారుగా పది పది డబ్బాల నీళ్లను ఉంచుతాము రోజు బంధువులు ఎవరెవరైతే వస్తారో వాళ్ళకి ఎలు ఎటువంటి లోటు లేకుండా ఉంచుతాము వాళ్ళు అవసరమైనప్పుడల్లా దాహం వేసినప్పుడల్లా తాగుతూ ఉంటారు మేము నీళ్లను ఎల్లప్పుడూ కొనుగోలు చేస్తాము మేము పెద్ద పెద్ద కార్యక్రమం లాంటివి జరిపేటప్పుడు ముందు జాగ్రత్తగా ముందే నీళ్లను కొనుగోలు చేసి పెడతాము నీళ్లను వివిధ రకాలుగా మనం వాడుకోవచ్చు కార్యక్రమం లాంటివి పెళ్లి పెళ్లిల్లో అయితే కళ్ళు కడగడానికి మంచి మంచినీళ్లు అయితే తాగడానికి నార్మల్ మనం వేరేవి వాడడానికి ఉపయోగిస్తాము బోర్ బోరు ద్వారా వచ్చే నీళ్లు అలాగా మరియు ఇంకా మంచి నీళ్ల సరఫరా రెండు వేరే వేరే పెడతాము మంచి నీళ్లు సరఫరా అనేది మనకి చాలా ముఖ్యమైనది అవి మనకి నీళ్లు అనేవి అరుద అరుదుగా జరుగుతాయి మనం వాటిని చూసి ఉపయోగించుకోవడం మంచిది అలాంటివి మనము ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉంచి వాటిని ఉపయోగించుకోవాల్సి వస్తుంది ఆహారలు పదార్థాలు కడగడానికి కూరగాయలు వంటలు వండడానికి మనిషి యొక్క దాహం తీరడానికి వాటిని ఎల్లప్పుడూ వాడతాము అది వాడేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి పెళ్లిళ్లులాంటి పెద్ద పెద్ద కార్యక్రమాల్లో మనం ఉండే మనం ఎల్లప్పుడూ చూసేది రోజువారి మన జీవితంలో నీళ్లు అనేది చాలా కీలకం కీలక పాత్ర పోషిస్తుంది నీళ్లు అనేవి మనకి చాలా అవసరమైనది మరియు క్లిష్టం కూడా ఆ నీళ్లన్నీ మనము ఉ ఉపయోగించుకోవాలి దాన్ని దాన్ని అనవసరంగా పారేయ వద్దు నీళ్లు అనేవి చాలా విధాలుగా మనకి కుటుంబానికి రోజు వారి జీవితంలో మనకి చాలా ఉపయోగిస్తుంది ఆ నీళ్ళని మనము వృధా చేయరాదు వృధా చేయను అనగా దానిని నాచురల్గా మనం తీసుకోవాల్సి వస్తుంది మనం పరిమణాల్లో ఉండే ఏర్పాటు చేసే అందరికీ నీళ్లలో ఎటువంటి లోటు లేకుండా చేస్తాను నేను పెద్ద పెద్ద కార్యక్రమాలు జరిపేటప్పుడు ముందు జాగ్రత్తగా అన్ని నీళ్లు ఏర్పాటు చేసి వాటిని ఉపయోగించుకుంటాను ఎటువంటి లోటు లేకుండా తీర్చుకుంటాను దానిని ఎటువంటి ఎలాంటి లోటు లేకుండా ఉపయోగించి మంచి నీటి సరఫరా అని ఒక విధానంగా తీరుస్తాను